డ్రైవర్ గారు మీకు నా ధన్యవాదాలు మా నేను ఎక్కిన మా ఇంటి దగ్గర నుంచి నేను చేరవలసిన చోటు వరకు నన్ను చాలా సురక్షితంగా తీసుకు వచ్చారు మీ డ్రైవింగ్ యొక్క పరిమితి కూడా చాలా బాగుందండి మీరు చాలా బాగానే డ్రైవింగ్ డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చారు మీకు దానికి నేను మీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను కాకపోతే ఆ కొంచెం ఏంటంటే అండి ఇప్పుడు మీకు డబ్బులు చెల్లించాలి కదా నా దగ్గర డబ్బులు అనేది నగదు నగదు రూపంలో అయితే లేవండి అంటే నా దగ్గర మీ దగ్గర క్యాష్ లిక్విడ్ క్యాష్ అనేది లేదు నాకు ఫోన్ ఆన్లైన్ ఆప్ల్లో ఉన్నాయి నా దగ్గర డబ్బులు అంటే ఫోన్పే కాని లేకపోతే గూగుల్ పే లేకపోతే పేటీఎమ్ ఇలాంటి వాటిల్లో ఉన్నాయి మీకు దాని ద్వారా మీకు చెల్లించాలనుకుంటున్నాను దానికి చేబుదామని ముందుగా అంటే నా దగ్గర ఎటువంటి జేబులో ఎటువంటి డబ్బులు అనేది లేదు కాబట్టి మీకు మీకు ఒకవేళ ఫోన్పే ఉంటే ఫోన్పే గూగుల్ పే ఉంటే గూగుల్ పే పేటీఎమ్ ఉంటే పేటీఎమ్ ఆ మూడిట్ల ద్వారా దాంట్లో ఏది చెప్పినా కాని మీకు దాని నుంచి డబ్బులు అనేది చెల్లిస్తానండీ మీకు కావలిస్తే మీకు నేను మీకు టి కొంచెం టిప్పు కూడా ఒక వంద రూపాయలు ఎక్కువ ఇద్దామనుకున్నాను మీరు నన్ను ఎంతో గతుకుల్లో పెట్టకుండాను అలాగే ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగా తీసుకొచ్చారు కారు కూడా మంచి కండిషన్లో పెట్టుకున్నారు ఈ సవారీ అనేది నాకు బాగానే నచ్చింది మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడ వరకు కాకపోతే మీ దగ్గర ఉంటే కనుక చెప్పండి నేను యూపీఐ ద్వారా మీకు ఫోన్పే చేస్తాను ఫోన్పే కాని గూగుల్ పే కాని పేటీఎమ్ కాని నా దగ్గర మాత్రం నగదు రూపంలో అయితే డబ్బు లేదు మీకు ఏదైనా యూపీఐ మీది కానీ మీ మీ కుమారుడుది కాని లేకపోతే మీతో ఎవరిదైనా లేకపోతే మీ టాక్సీ ఆఫీస్ది కాని ఎవరికైనా గూగుల్ పే కాని ఇలాంటి యూపీఐ ద్వారా చెల్లించే యాప్లు ఏమైనా ఉంటే కనుక దాని ద్వారా నేను వారికి డబ్బులు చెల్లిస్తాను ఆయన్ని అడిగి మీరు మీక మీకిచ్చిన అదే టిప్ అంటారు కదా ఒక వంద రూపాయలు ఎక్స్ట్రా చేస్తాను మీకు అది మీరు తీసుకుందురు ఏదైనా ఐడియా ఉంటే చెప్పారు అనుకో ఇప్పుడే చెల్లించేస్తాను మీకు డబ్బులనేవి